రమేష్ రమేష్ అంటుంన్నా చెప్పు ఏ ప్లంబింగా ప్లంబింగు ఎక్కడ మీది కామారెడ్డియా ఎక్కడ కామారెడ్డిలో ఏమున్నా ఏం పని ఇల్లు కడతారా ఏట్లా దేని గురించి మంచిది ఎలా ఎన్నాళ్ళగా ఉంది పైపు

కలర్ పోయ నీళ్ళ నెల నీళ్ళ నీళ్ళయింది గోడ అది చూస్తే కానీ చెప్పననుకుంటదన్న మీరు ఇది ఇప్పుడు ఏడవళంది అంటే అపార్ట్మెంట్లో రెండు మూడు ఫ్లాట్లకి అయిందా మీ ఒక్క ఫ్లాట్కియందా

పెద్ద పైపు పగిలుంటుంది ఇట్లా మూడు నాలుగు ఫ్లాట్లకి నాలుగైదు ఫ్లాట్లకి పార్క్ ఒకసారి నేను చూస్తేనే చెప్పగలుగుతాను ఎందుకంటే ఇప్పుడు మరి మీ ఒక్కరికెసినా మరి ఇప్పుడు మీ ఇప్పుడు మీ ఒక్కడికి ఓకే కానీ మీ నాలుగైదు ఫ్లాట్లలోకి ఓకేనా మరి నేను చెస్తే సరే నాకు ఒకసారి లొకేషన్ ఎక్కడ ఎక్కడ రావడం ఎలా అచ్చా అపార్ట్మెంట్ పేరు సన్ రై సన్షైన్ రెసిడెన్స్ సరే అం నేను వచ్చిన నా వాట్సప్ ఉన్నది ఒకసారీ చూసి చూసి ఏం చేయాలి వాటర్ప్రూఫ్ పెట్టాలా పైప్ మారచాలా గొడ గూడాలా లేదా టీం ఉన్నాలో ఒకసారి చూసి నేను చెప్తే రేట్ మాట్లాడతాను కూ కూడా నేను సరే అన్న